అవును ఇటీవల సంవత్సరాలల్లో గ్రామీణ సమాజంలోని యువతలో సాంప్రదాయ నృత్య రూపాలపై ఆసక్తి గణనీయంగా పునరుజ్జీవం చెందుతుంది చాలామంది యువకులు తమ సాంస్కృతిక మూలాలతో తిరిగి కనెక్ట్ అవుతున్నారు మరియు ఈ నృత్యాల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు ఇవి తరచుగా వారి వారసత్వ మరియు చరిత్రను ప్రతిబింబిస్తాయి ఈ పెరుగుతున్న ఉత్సాహం కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు దారితీస్తుంది ఎందుకంటే యువత క్లిష్టమైన దశలో నైపుణ్యం సాధించడానికి నృత్యాల వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవడానికి మరియు వాటిని తాజాగా ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి కృషి చేస్తున్నారు ఈ సాంప్రదాయాలను సజీవంగా ఉంచడమే కాకుండా యుతరం తమ సాంస్కృతిక గుర్తింపును జరుపుకోవడానికి మరియు సంరక్షించడానికి కూడా ఇది ఒక అద్భుతమైన ధోరణి